నా వంటకాలలో ఎక్కువగా ఉపయోగించేవి పప్పు ఉప్పు కారం పసుపు నూనె కూరగాయలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను మాంసాహారం నీచు మాంసాలు మా పిల్లలు తినరు అందుకనే నేను ఎక్కువగా అరుదుగా ఉపయోగించేవి కూరగాయలు మాత్రమే